హలో హాయ్ మేడం అవును మేడం ఏమి మా దగ్గర నోట్బుక్సు పెన్సు ఏమైన దొరుకుతాయి మేడం నే సింగల్ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మ్యామ్ చిన్నవి అయితే ట్వంటీ రూపీస్ పడతాయి పెద్దవి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి దేనికైనా యూస్ చేసుకోవచ్చు చిన్నవి ఏమో హండెర్డ్ పేపర్స్ ఉంటాయి పెద్దవి ఏమో టూ ఫిఫ్టీ పేపర్స్ దాకా ఉంటాయి ఏదైన మేడం అట్ల అయితే వన్ ట్వంటీ అట్లా అవుతుంది మేడం మూడు వస్తాయి మేడం

ఎస్ మేడం అలాగే మన కాడ పెన్స్ ఉంటాయి స్టడీ చైర్స్ చదువుకోడానికి సెవెన్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ మామూలుగా డిస్కౌంట్లో సిక్స్ ఫిఫ్టీకి ఆలా ఇచ్చేస్తాను మేడం అంటే చాలా ఇంకా బ్యాగ్స్ మరియు ఇంకా చాలా ఉన్నాయి మేడం మన దగ్గర తక్కువ రేటుకు ఉంటాయి అంటే హోల్సేల్ కానీ మేము రీటైల్కు వేస్తాం ఎస్ మ్యామ్ అవ కూడా తక్కువ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటాయి మేడం తీసుకుంటే తీసుకోండి టెన్ రూపీస్ కొత్తవి బాగా వస్తునాయి తీసుకోండి మేడం ఓకే మేడం మీ కావాలంటే మన వాళ్ళు ఎవరన్న ఉంటే చెప్పండి మేడం మంచిగా ఉంటాయి షాప్లో తక్కువకు ఇస్తాం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ